హలో ఏం చేస్తున్నారండి న్యూస్ చూస్తున్నాము చక్కగా జగను ప్రభుత్వం లో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పడుతున్నాయి కదండీ దాని గురించి సురక్ష అంటే ఏముందండి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా అ ఎవరికైతే చికిత్స అందటం లేదో వాళ్లందరికీ చికిత్యను ఇచ్చేలగా అందరి ఇంట్లో కూడా టాబ్లెట్లు పడుతుంది కదా అండి ఆ కడుతుంది తీర్చడానికి గట్ట ఇంకా ఇంకా ఇప్పుడు కొంతమంది బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ బీపీ చెక్ చేసుకోవడం ఇలాంటి ఉంటాయి కదండీ కొన్ని అవి కూడా చెక్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్లకి ఫ్రీ గా ఆ చెక్ చేయించుకుని ఇస్తాను అని అన్నాడు దీని మూలంగా మళ్ళీ క్యాంప్ కూడా పెడతాడంట అండి అప్పుడు అక్కడ నుంచి పెద్ద పెద్ద డాక్టర్ లో వాళ్ళందరూ వస్తారంటండి క్యాంప్ దగ్గరికి అప్పుడు మనం వెళ్తే దానికి సంబంధించినవి ఉచితంగానే మనకి మందులు అవన్నీ కూడా ఇస్తారంట అండి ఇంటికి వచ్చి చేస్తారండి ఫస్ట్ మంత్ టెస్ట్ చేస్తారండి ఆ టెస్ట్ లతో రిజల్ట్ ని బట్టి క్యాంపరంగా ఒకరోజు పెడతారు ఆ రోజున కూడా వాళ్లకి ఇంకా ఇతరిమైనా హార్ట్ ప్రాబ్లం కాని కిడ్నీ ప్రాబ్లం కాని పెరాలసిస్ కానీ వాళ్లు రారండి అప్పుడు మనము క్యాంపు పెడతామని చెప్పారు కదా అండి ఆ క్యాంపు దగ్గరికి మనం వెళ్ళాలి అప్పుడు ఆ రోజున ఇప్పుడు మిగిలిన వారి కోసం అప్పుడు డాక్టర్లు అక్కడికి వచ్చి అవన్నీ చెక్ చేసి దానికి సంబంధించిన కంప్లైంట్ అవి చేస్తారండి అదే దానికి ఎలా ఉండాలి ఏం చేయాలి నెక్స్ట్ నీకు ఫ్రీ గానే ఫలానా ఆసుపత్రిలో ఈ విధంగా ఉచితంగా చేస్తున్నారు అవన్నీ డబ్బులు కట్టేలా పడతాయి అని చెప్తారు అదే దాని గురించే జరుగుతుంది ఈ టాపిక్ అంతా అదే ఈ విషయం ఇంకా రాజకీయంలో సరే అండి అలాగే అండి